నేను బయట హోటల్లో దాబాలలో కూడా తినటానికి అప్పుడప్పుడు ఇష్టపడతాను అలాంటి పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి నేను బయట హోటల్లో తరచుగా తినేవి ఏమిటంటే బోండాలు ఉల్లి దోశలు లేదా గారెలు ఇలా కొన్ని పదార్ధాలు హోటల్లో దొరికేవి తిన తినడానికి ఇష్టపడతాను వాటితో పాటు దాబాలకి కూడా అప్పుడప్పుడు వెళ్ళే వాడిని దాబాల్లోకి వచ్చేసరికి పరోటాలని ఆలు పరోటా అని బట్టర్ నాన్ అని చిల్లీ చికెన్ అని లేకపోతే గుడ్డు పుల్టతో పుల్కాలని ఇలా బోన్లెస్ చికెన్ అని ఇలా దాదాపు చాలా పరోటాలు చపాతీలు అక్కడ దొరికేవి చాలా రుచిగా ఉంటాయి ఎందుకంటే వారు మా ప్రాంతం వారు కాదు బెంగాలీ వాళ్ళు లేకపోతే పంజాబ్ నుంచి వచ్చి ఇక్కడ వారు జీవనాన్ని గడుపుతారు వారు అక్కడ తినే పదార్ధాలు అక్కడ కొంచెం ప్రసిద్ధి అయినా వంటకాలను ఇక్కడ వండి ఇక్కడ ప్రజలకు అందిస్తారు కాకపోతే అలాంటివి మసాలాలతో ఎక్కువ ఉంటాయి కనుక ఎప్పుడైనా ఒక రెండు మూడుసార్లు తింటే సర్ బాగుంటుంది అంతేకానీ తరచుగా తింటే మన ఆరోగ్యానికి పాడవుతుంది నాకు అప్పుడప్పుడు నెలకొకసారి అలాగ వెళ్ళినప్పుడు మాత్రమే నేను వాటిని తినడానికి ఇష్టపడతాను